సొంతంగా వ్యాపారం చేసేవారికి నా సలహా ఏమిటి అంటే ఏయే సీజన్లో దొరికే వస్తువులు ఆయా సీజన్లో కొనుగోలు చేయమని చెప్తాను అంతేకాకుండా నాణ్యత ఉన్న వస్తువులని అమ్మమని సలహా ఇస్తాను అంతేకాకుండా వ్యాపారం చేసే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అంతకుమించి బాగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని ఆకర్షించే తెలివి ఉండాలి